నాకు సినిమాలంటే చాలా ఇష్టం అందులో కుటుంబ పరంగా వచ్చే సినిమాలంటే ఇంకా నాకు చాలా ఇష్టం నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు భరత్ అనే నేను రంగమార్తాండ ఇలాంటి సినిమాలంటే చాలా ఇష్టము అందులో ఇంకా నాకు బాగా నచ్చిన సినిమా ఏది అంటే రంగమార్తాండ ఎందుకంటే అందులో తల్లి తల్లిదండ్రులను పట్టించుకోకుండా అంటే వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోకుండా వాళ్ళ అవసరాల కోసం మాత్రమే వారి జీవితాలకు వాళ్ళు ఇష్టంగా ఉండడం తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో అనాధ శరణాలయంలో చేర్పించడం ఇలాంటివి పిల్లలు చేస్తుంటారు కాబట్టి ఆసినిమా ద్వారా నైనా కొంచెం పిల్లల లోపల మార్పు వచ్చి తల్లిదండ్రులను చూసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం రంగమార్తాండ సినిమాలో అయితే తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండడం వలన కనీసం వాళ్ళ లాస్ట్కి దహన సంస్కారాలను కూడా వేరే వాళ్ళే చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా కాకుండా సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి సినిమాలను ఇంకా ఎక్కువగా చేయాలి అందుకే ఇలాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం